మా ప్రాంతంలో అనుసరించే ప్రధాన మతపరమైన సంప్రదాయాలు మరియు ఆచారాలు ఉన్నాయి ముందుగా మేము ఆచరించే మతం క్రైస్తవ మతం క్రైస్తవులు దేవుని బిడ్డలగా గుర్తింపు పొందారు మేము ప్రధానంగా ఆచరించే సంప్రదాయాలు ఉన్నాయి అవి ఏమిటంటే ముఖ్యముగా చర్చిలకు ఎక్కువగా వెళ్ళడం ప్రార్ధనలు చెయ్యడం ప్రార్థన చెయ్యడం అంటే దేవునితో మాట్లాడటం వంటిది గా భావిస్తాము క్రైస్తవులు ఎక్కువగా సహాయం చేసేందుకు ముందుకు వస్తారు క్రైస్తవులు ప్రార్థనా కార్యక్రమాలను ఏర్పాటు చేసి దేవుణ్ని ఆరాధిస్తారు మా మతపరమైన ఆచారాలలో ఒక భాగం ఏమిటంటే ఉదయాన్నే నిద్ర నుండి లేవగానే ప్రార్థన చేసుకోవాలి తరువాత మా మత గ్రంథమైన బైబిల్ను కొంత భాగాన్ని చదివి మిగిలిన పనులను పూర్తి చేసుకోవాలి అదే విధంగా రాత్రిపూట పడుకునే ముందు బైబిల్ను చదివి ప్రార్థన చేసుకుని నిద్రించాలి